అవునండి మీరెవరండి ఓకే నండి చెప్పండి ఏంటి ప్రాబ్లం ఓకే అండి ఆహా ఓకే అండి ఎన్ని డేస్ లీవ్ తీసుకోవాలనుకుంటున్నారండి మీరు

మరి మీ అబ్బాయికి వర్క్స్ అవి ఎలా అండి లేదంటే మీ అబ్బాయికి స్పెషల్ గా ఏమైనా క్లాసెస్ పెట్టాలి అని అనుకుంటే ఆన్లైన్ క్లాసెస్ పెడతామండి ఓకే అండి అయితే మీకు హోం వర్క్స్ పెడతామండి అబ్బాయికి కొంచెం క్యూర్ అయ్యాక ఓకేనండి వీలైనంత వేగంగా స్కూల్ కి పంపించండి ఎందుకంటే ఎగ్జామ్స్ అవి ఉన్నాయి సో మీ అబ్బాయి ఇబ్బంది పెడతారు అలాగే లీవ్ లెటర్ కూడా వాళ్ళ క్లాస్ టీచర్ కి పంపించండి ఎవరి చేతైనా సరే ఓకే అండి సరే అండి లీవ్ ఇచ్చినట్టేనండి ఓకే అండి ఉంటాను